నమస్కారమండీ నా పేరు మహిత అండీ అవే నాకు కొన్ని సరుకులు కావాలండీ అది నాకు డోర్ డెలివరీ కావాలి నేను లిస్ట్ చెప్తాను మీరు నోట్ చేసుకుని నాకు డోర్ డెలివరీ చేయగలరా సరేనండీ అయిదు కేజీలు బాస్మతి రైస్ అండీ కందిపప్పు పావు కేజీ మినపప్పు రెండు కేజీలు ఇడ్లీ రవ్వ నాలుగు కేజీలు ఉప్మా రవ్వ పావు కేజీ బైసుర్ రవ్వ అర కేజీ సేమ్యాలు యాభై గ్రాముల ప్యాకెట్ ఇంకా సంతూర్ సోప్స్ అండీ బ్లాక్ వైట్వి ఇంకా ఆరంజ్ కలర్వి టూ సెట్స్ క్లోజ్అప్ పేస్ట్ అండీ ఇంకా రిన్ సర్ఫ్ సర్ఫెక్సల్ సోప్ కంఫర్ట్ సాఫ్ట్ టచ్ ఇంకా సోప్ బార్ అండీ ఇంకా బిర్యానీ మసాలా మటన్ మసాలా ఫిష్ మసాలా అండీ బిర్యానీ సరుకులు ఇంకా జీలకర్ర ఆవాలు వేరుశెనగ గుళ్ళు ఇంకా ఆల్అవుట్ అండీ గుడ్ నైట్ ఆల్అవుట్ అవీని ఒక టూ వాటర్ బాటిల్స్ బూస్ట్ అండీ ఫ్రీడమ్ ఆయిల్ అండీ ఒక రెండు కేజీలు అవి చాలండీ అవి మాకు మర్చిపోయానండీ పంచదార ఒక కేజీ వేయ్యండి గోధుమ పిండి రెండు కేజీలండీ వద్దండీ డోర్ డెలివరీ వచ్చేలోపు కరిగిపోతుంది కదా మాది ఈస్ట్ గోదావరిలో రాజమండ్రి దగ్గర అండీ సరేనండీ మీరు బిల్ పెడితే నేను అది ఫోన్ పే చేస్తానండీ సరేనండీ థ్యాంక్స్ అండీ